హలో మేము క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతున్నాం మీరేవరు మేడం ఓకే మేడం అవైలబుల్ మేడం ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది మేడం సిక్స్ అవర్స్ అలా పడుతుంది మేడం ఉంటాం మేడం మీరు ఎంతమంది వస్తారు మేడం ఓకే మేడం ఈచ్ పర్సన్కి విత్ పెట్రోల్తో ఫైవ్ థౌజండ్ అవుతుంది మేడం ఓకే మేడం ఎన్ని గంట్లకి మేడం నంద్యాలకి రావాలా మేడం ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ మేడం